నేను ఎక్కువగా సింగపూర్ వెళ్ళడానికి ఇష్టపడతాను అక్కడ పెద్ద పెద్ద హోటల్స్ పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ పర్యాటక రంగాన్ని ఆకర్షించేలాగా అభివృద్ధి చేసేలాగా ఆ దేశం క్లైమేట్ బాగుంటుంది బా అవతలి సైడ్ బాగుంటాయి అండి అక్కడ ప్రతిది కూడా చాలా అందంగా ఉంటుంది చెక్క ఎక్కువ కాస్ట్ ఎక్కువ రేట్లు అవునండి ఎక్కువ రేట్లు తక్కువ మంది వెళ్తారు కానీ అక్కడ చాలా బాగుంటుంది సింగపూర్లో చాలా రిచ్ సిటీ అది అవునండి